హలో రమేష్ గారు నేను కృష్ణ మాట్లాడుతున్నాను మా ఇంట్లో పైప్ లైన్ పని ఇంకా పూర్తి కావాల్సి ఉంది ఎప్పుడు వచ్చి కంప్లీట్ చేస్తారు మీరు ఇలా ఆలస్యం చేస్తే మా పనులన్నీ నిలిచిపోతాయి ముందే చెప్పిన సమయానికి పని పూర్తి అవ్వాలి కదా మిగిలిన పనిలో కిచెన్ సింక్ పైపు కనెక్షన్ ఇవ్వాలి బాత్రూమ్ వాటర్ పైపుని చెక్ చేయాలి అవును ఇది ఒకచోట నీరు కూడా నిలిచిపోతుంది ఇది ఫైనల్ టైమా మరలా పోస్ట్పోన్ చేస్తారా ఒకే పనిలో నాణ్యత ఒకే పనిలో నాణ్యత ఉండాలి మీరు వేగంగా పని చేసి నాణ్యతను పాటించి మళ్ళీ సమస్యను పూర్తి చేయాలి లేకపోతే సమస్య వస్తుంది కదా మళ్ళీ సరే సరే మరి పేమెంట్ విషయంలో మొత్తం ఖర్చు ఎంత అవుతుంది మేము ముందే చెప్పాము ఐదు వేలకు మించి అవ్వదని చెప్పారు మీరు మాకు ఇప్పుడేమో రేట్ పెంచేశారు సరే ముందు పని అయితే పూర్తి చేయండి తర్వాత చూద్దాం పేమెంట్ గురించి ఒక ఆరు వేలు అట్లా ఇస్తాను సరేనయ్యా పని ముందు పని అయితే పూర్తి చేయండి మాకు ఇబ్బంది అవుతుంది ఇంట్లో నీళ్లు లేక సరే అయ్యా ఇస్తాను పని అయితే పూర్తి చేయండి మీరు అడిగిందే ఇస్తాను పని మంచిగా ఉంటే ఇస్తాను ఆ రండి ఓకే